మీషో అతనా మీషో అండి మీ మీషోలోని మేము నెక్లెస్ని హరము ఆర్డర్ ఇచ్చామండి కానీ ఆ ఆర్డర్ ఇచ్చిన మీవి చూపించినటువంటి ప్రొడక్షన్కి ఏంటి మాకు వచ్చినటువంటి ప్రోడక్ట్కి చాలా తేడాగా ఉందండి ఎందుకంటే హరం చూసాము హరం మేము చేసి చూపించింది పెద్ద సైజు చూపిస్తే మీరు చిన్న సైజు చూపి చిన్న సైజు పంపించారు అదీ కాకపోయినా ఉప్ కొక్కాలు కూడా సరిగ్గా లేవు తర్వాత బిళ్ళకి బిళ్ళకి అతుకుడు కూడా కరక్ట్గా సరిగ్గా అతకలేదు అది తర్వాత అందులోని ఆ గోల్డ్ కోటింగ్ లాంటిది కూడా అసలు పోయింది షయినింగే లేకుండా పోయింది డిజైన్ మేము ఒకటిస్తే ఒకటి పంపించారు మీరు తర్వాత నక్లీస్ పెట్టాం ఆ నక్లీస్ పొళ్ళన్ని కూడా ఊడిపోతున్నాయి దా ఆ అతకడం కూడా సరిగ్గా అతకలేనట్టుంది అది ఊడిపోతుంది తర్వాత ఏంటంటే ఆ డిజైన్ కూడా అతకడం కూడా సరిగ్గా లేదు అది కాపోయిన షేప్ కూడా కరక్ట్గా లేదండి షే అది ఏంటి అతుకు గొలుసుకి గొలుసుకి రింగుకి అతుకులు కూడా బాగాలేవు అస్సలు ప్రోడక్ట్ అయితే అస్సలు తిరిగి ఇంత పిసర కూడా బాలేదు మేము చూపించిందే మీరు చూపించేదానికి మాకు వచ్చే దానికి ఆర్డర్కి కరెక్ట్గా లేదు కాబట్టి మేము తిరిగి ప్రోడక్ట్ని పంపించేస్తున్నాం అండి